మామూలుగా మా కుటుంబం అనేది ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం మేము వంట వార్పు అనేవి ఉమ్మడిగా ఆలోచించి అందరికీ నచ్చినా సమ ఆలోచనతో మేము వంట చేసుకోవడం ఉంటుంది ఆ వంట చేసుకోవడమే కాదు మేము ఆ వంట చేసుకున్నాక భోజనం అనేది కూడా అందరూ కలిసి సమిస్టిగా మేము భోజనం చేయడం జరుగుతుంది అక్కడ మా పర్సనల్స్ విషయాలు కానీ ఫ్యామిలీ విషయాలు కానీ అన్నీ మాకు పెద్దోళ్ళుతో కానీ చిన్నోళ్ళుతో కానీ ఇలాగ ఎవరికి ఏది చెప్పాలనేది మేము చెప్పుకొని దాన్ని అక్కడే మేము క్లారిఫై చేసుకొని మా యొక్క విధి విధినాలను ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది